హలో హలో చెప్పండి అవునా అండి చెప్పండి సార్ ఓకే సార్ యాక్చువల్లీ మనది నెగోషియబుల్ ప్రై ప్రైస్ ఉంటుంది మనది అంటే అన్నీ సలూన్స్లో ఉన్నట్టు ఉండదు మీరు ఒకవేళ రెగ్యులర్ కస్టమర్ అయితే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది యాక్చువల్లీ సార్ ఓకే లేదండి నార్మల్ రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది రెగ్యులర్ ప్రైస్ వచ్చి టూ ఫిఫ్టీన్ అండి బస్ కార్ట్స్కి అండ్ ఇంకోటి బ్లీచింగ్ ఏమో జస్ట్ వన్ ఫిఫ్టీ అండి అవునా అండి లేద లేదండి నేను రిసెప్సనిస్ట్ని యాక్చువల్లీ మా బార్బర్స్ ఉంటారు వాళ్ళే చూసుకుంటారు అండి వాళ్ళు ఈ రోజు వచ్చి అంటే చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయండి మ్యాగ్జిమమ్ రేపు రండి రేపు టెన్ టు టెన్ థర్టీ వరకు మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తాను అప్పుడు ఏంటంటే వ వాళ్ళు ఫ్రీ ఉంటారు అండి మార్నింగ్ ఏఎమ్ ఏ అండి అప్పుడు వచ్చారనుకోండి వాళ్ళకి మీ మీ అపాయింట్మెంట్ అనేది తెలియచేస్తాను సో మీరు ఈజీగా డైరెక్ట్ వచ్చి చూపించుకుని వెళ్ళవచ్చు అంటే ఐ మీన్ వెయిట్ చేయకుండా టైమ్ వేస్ట్ చేయకుండా ఉంటుంది అండి చేస్తారు అండి చేస్తారు కానీ ప్రైస్ ఏంటంటే ఒకవేళ మీరు రెగ్యులర్ అయితే ఏమన్న డిస్కౌంట్ అనేది రావచ్చు అండి మీకు అవునా అండి అర్థం కాలేదు అండి లేదండి ఇక్కడ కిడ్స్కి తక్కువ ఉంటుంది అంటే మీరు అడల్ట్స్ కదా అడల్ట్స్కి ఒక రేట్ ఉంటుంది కిడ్స్కి ఒక రేట్ ఉంది కిడ్స్కేమో బస్ కార్ట్స్కి కిడ్స్కి టూ హండ్రెడ్ అండి నేను వాళ్ళకి బస్ కార్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ అండి అంతే ఓకే అండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ